లడ్డు జిలేబీ మైసూర్ పాక్ పేడ కలాకండ్ రవ్వలడ్డు బొప్పట్లు అరిసెలు అ పూత రేకులు పొంగల్ కజ్జికాయలు అది బూరెలు ఇది మన కాకినాడ కాజా